మా ప్రాంతంలో దాదాపు ఒక ఐదో ఆరో ప్రైవేట్ హాసుపత్రులున్నాయి మా చుట్టూ ఉన్న వాళ్ళంతా వ్యవసాయం చేస్తే వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే వాళ్ళు అంటే రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి అలాంటి వాళ్ళు ఈ ప్రభుత్వాస్పత్రిలున్నా కూడా భయపడతారు వెళ్ళాలంటే ఎందుకంటే అక్కడికెళ్తే నిర్లక్ష్యం చేస్తారని అలాగని చూసుకుంటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకోలేక ప్రభు ప్రైవేట్ హాస్పిటల్కెళ్తే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళేంటి వాళ్ళు చూసే ఓపీ బిళ్ళే నాలుగొందల రూపాయలు దానికి వాళ్ళు ఏదో చెప్తారు ఇంత చిన్న మన మాములు జ్వరమొచ్చిందని వెళ్తే దాన్ని టైఫాయిడ్ అనో డెంగ్యూ అనో ఏదో అనిచేసి బాలేదు అని వాళ్ళు ఇంత టెన్షన్ పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ కావాలా అది ఇది అని చెప్పి వాళ్ళేసే వేలకి వేల బిళ్ళులు చూసి వీళ్ళు ఎంత నరక ఎంత ఇబ్బంది పడతారంటే అటప్పులది వీళ్ళ దగ్గర లేక అటప్పులు తీసుకొచ్చి పెట్టలేక ఈ ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులెదుర్కొంటారు